హలో గణేష్ గారా అండి మాట్లాడేది నేను గౌతమ్ని అండి సార్ ఏం లేదు మీ ఇంటికి పెయింట్ వెయ్యాలి అని చెప్పేసి రాయలింగ్ గారు నాకు చెప్పారు మరి ఇల్లు ఎక్కడుందో ఏం కథో ఒకసారి చెప్తే నేను కూడా ఒకసారి పెయింటింగ్ ఏం చేయాలి ఏం కథ నేను కూడా కనుక్కుంటాను చూసుకుంటాను సార్ ఒకసారి అవునండి సారీ అవునండి పెయింటింగ్ పనే చేస్తా నేను దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి దానికంటే ముందు ఒక రెండు సంవత్సరాలేమో వర్కర్గా ఒకరికింద చేసాను మొత్తం తొమ్మిది సంవత్సరాలు ఉందండి ఇప్పటివరకైతే చిన్నవి చిన్నవి చేసాను ఒకటి రెండు పెద్ద బిల్డింగ్లు కూడా చేసాను కానీ చేస్తాను సార్ అట్లా ఏం లేదు సార్ మొన్న కరీంనగర్లో ఒకటి దగ్గర దగ్గర అయిదున్నర అయిదు ఫ్లోర్లు ఇది ప్లస్ టెన్ పెంట్ హౌజ్ అండి అవునండి లేదండి అపార్ట్మెంట్ మొత్తం నేనే చేసాను అయిదు ఫ్లోర్లు అండి దగ్గర దగ్గర మూడు నె పది కాదండి పదకొండు పోర్షన్లు పెంట్హౌస్లో కూడా ఒక పోర్షన్ ఉంది కదండి పెంట్హౌస్లో సో పదకొండు పోర్షన్లు అవునండి లేదండి మెషిన్స్ ఉన్నాయి రోలర్స్ ఉన్నాయి హ్యాండ్ బ్రషెస్తో కూడా చేస్తాము డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ప్లేస్ని బట్టి కొన్ని కొన్ని కార్నర్స్కి ఉంటాయి అక్కడ దాకా మెషిన్స్ పోలేవు సో హ్యాండ్ బ్రషెస్తో యూజ్ చేసుకుంటాం కొన్ని కొన్ని వేరే పెయింటింగ్స్ ఉంటాయి ఈ పెయింటింగ్ వల్ల ఆ పెయింటింగ్ పోకూడదు కాబట్టి ప్లాస్టర్స్ దగ్గర వేసుకొనేసి వాటిని కూడా సేవ్ చేసుకుంటూ వేస్తాం అండి సార్ ఇక అది మీరు డిసైడ్ అవ్వాలి నన్ను అడిగితే మాత్రం ఏషియన్ పెయింట్స్ కానీ బర్జర్ పెయింట్స్ కానీ బాగున్నాయి సార్ అంటే నేను వాడిన వాటిని బట్టి అయితే ఇక ఈ రోజులల్లో ఉండే ఎండకి దానికి వర్షానికి అయితే అడ్వాన్స్ వేసుకోవడమే బెటర్గా ఉంటుందండి ఓకేనండి పర్లేదండి

సార్ ఏ ఊరు సార్ మీది మీరు చొ చొప్పదండేనా సో సార్ నాది కూడా చొప్పదండి పక్కన రాగంపేటనే అండి మరి ఎప్పుడు రమ్మంటారు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారు అంటే నేను ఆ టైమ్లో వస్తానండి

సార్ లాస్ట్ టైమ్ అయితే ఏంటండి ఉన్నారండి సెవెన్ టూ ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి నా దగ్గర చేస్తారండి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండేట్సే అయితే ఉన్నారు సెవెన్ టూ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు చేస్తారండి అలా ఏం లేదు మీరు కావాలంటే

సరే అండి నాది ఇదే ఇదే ఈ నెంబర్కే వాట్సాప్ ఉన్నది దీనికే ఒకసారి మెసేజ్ అయితే చెయ్యండి రైట్ అండి త్యాంక్ యూ